నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్ బ్లూటూత్ ఇది వైర్లెస్ బ్లూటూత్ నేను మంచిగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ఇది చాలా చెత్తగా వచ్చింది అస్సలు ఈ ప్రోడక్ట్ తీసుకొని ఉన్నాను అంటే నేను తక్కువ ప్రైస్ ఉంది కదా మంచిగా ఆన్లైన్లో అని ఆర్డర్ చేసుకుంటే ఇది చాలా బ్యాడ్గా వచ్చింది నాకస్సలు ఈ బ్లూటూత్ ఎంతమాత్రమూ నచ్చలేదు సౌండ్ వాల్యూమ్ పెడుతున్న కొద్ది అది అస్సలు అస్సలే రావట్లేదు ఒక సైడ్ వస్తుంది ఇంకోక సైడ్ రావట్లేదు ఇది ఎంతమాత్రమూ పనిచేయట్లేదు మళ్ళీ నేను ఒక కలర్ ఆర్డర్ చేస్తే ఇందులో ఇంకొక కలర్ ఇచ్చారు కలర్ విషయంలో నాకు రాంగ్ వచ్చింది మరియు సౌండ్ విషయంలో అంతా రాంగ్గా ఉంది నాకస్సలు ఈ బ్లూటూత్ ఎంతమాత్రమూ నచ్చలేదు నేనూ రిటర్న్ చేద్దామని చూస్తే కూడా వాళ్ళు రిటర్న్ ఆప్షన్ లేదు మేడం అని చెప్పారు అందువల్ల నేనూ నా డబ్బులు లాస్ అయ్యాను నాకస్సలు ఇది ఎంతమాత్రమూ నచ్చలేదు ఈ ప్రోడక్టును ఎవరు తీసుకున్న ఇలాగే నేను కామెంట్స్ చూసినప్పుడు కొంతమందికి బాగానే వచ్చింది నేను అది చూసే తీసుకున్నాను కానీ నాకు మాత్రం ఇది నెగెటివ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి ఈ ప్రోడక్ట్ అస్సలు బాగాలేదు దీన్ని ఎవరు తీసుకోవద్దు అనే నేను అక్కడ యాప్లో అస్సలు రేటింగ్ ఇవ్వకుండా దీని పిక్ తీసి పెట్టి కామెంట్స్లో బ్యాడ్ ప్రోడక్ట్ ఎవరూ తీసుకోకండి వేస్ట్ ఆఫ్ మనీ అనికూడా పెట్టాను నాకస్సలు ఎంతమాత్రమూ నచ్చలేదు ఈ ప్రోడక్ట్ ఎవరు తీసుకున్న లాస్ మనీ లాస్ అవ్వడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు అందుకే ఎవరు తీసుకోవద్దనే నేను అలా చేసాను ఆన్లైన్లో ప్రొడక్ట్స్ తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు చాలా ఆలోచించుకుని తీసుకోవాలి ఎందుకంటే అది అందులో ఒకసారి పెడితే మనీ మళ్ళీ రిటర్న్ రావు ఒక్కోసారి రిటర్న్ ఆప్షన్ ఉంటుంది ఇంకోసారి ఉండదు అందుకోసమనే చాలా ఆలోచించి ఒకటికి రెండుసార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి వారికి పూర్తిగా నచ్చి ఇంక తీసుకుంటామనుకునప్పుడే తీసుకోవాలి ఆన్లైన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కరెక్టుగా ఉండవు